నా పేరు శ్రీదేవి మా ఊరు తణుకు నాకు మా ఊరు అంటే ఎందుకు ఇష్టం అంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండే ఉంటాను అందుకోసం నాకు మా ఊరు అంటే చాలా ఇష్టం నేను స్కూల్స్ కాలేజెస్ కూడా మా ఊర్లోనే చదువుకున్నాను స్కూల్స్ కాలేజెస్ కూడా మాకు ఇక్కడ చాలా అందుబాటులో ఉంటాయి అదేవిధంగా అనారోగ్యం వస్తే హాస్పెటల్స్ అన్నీ కూడా మాకు అందుబాటులో ఉంటాయి మేము ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు అదేవిధంగా తణుకులో ఎన్టీఆర్ పార్క్ ఉంటుంది ఇంకా బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ అన్నీ మాకు అందుబాటులో ఉంటాయి మేము ఎక్కడికి వెళ్ళిన వెళ్ళవలసి వచ్చిన మేము ఎటువంటి ఊళ్ళు వెళ్ళవలసి వచ్చినా తణుకు నుంచే వెళ్ళవచ్చు తణుకు నుంచే రైల్వే స్టేషన్ ఉంది దాంట్లో విజయవాడ హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిన మేము తణుకు నుంచే వెళ్ళవచ్చు అలాంటి వసతులు మాకు ఎన్నో ఉన్నాయి తణుకులో అందుబాటులో అలాగే ఎన్టిఆర్ పార్క్ ఉంది పిల్లలు సాయంకాలం అయ్యే టైమ్కి నాలుగు ఆ టైమ్కి పిల్లలు కూడా అక్కడ చక్కగా ఆడుకుంటారు చుట్టూ చక్కని ప్రకృతి ఉయ్యాలలు బోట్ సౌకర్యం కూడా అందులో ఉంది అలానే పిల్లలు స్కూల్ నుంచి రాగానే దాంట్లో ఆడుకుని చాలా ఆనందంగా ఉంటారు అదేవిధంగా

బయట ఎక్కడికి వెళ్ళినా సరే అన్నీ తణుకులో అందుబాటులో ఉంటాయి హాస్పిటల్స్ విద్యాసంస్థలు ఇంకా బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ ఇంకా మాకు ఇంట్లో అవసరమయ్యే సౌకర్యాలన్నీకూడా తణుకులో మంచిగా వసతి అందుబాటులో ఉంటుంది మేము ఎటువంటి ఇంటిలో సరుకులు కొనుక్కోవాలి అన్నా ఎటువంటివైనా సరే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు తణుకులోనే మాకు అన్నీ అందుబాటులో ఉంటాయి అదేవిధంగా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండడం వల్ల చుట్టుపక్కలవాళ్ళు అందరూ మాకు మంచిగా ఉండడంవల్ల మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండడంవల్ల తణుకులో బాగా అలవాటు అవడం వల్ల మాకు తణుకు అంటే చాలా ఇష్టం మా ఊరిలో అన్నీ సౌకర్యాలు మంచిగా ఉంటాయి కానీ మేము ఈమధ్య మా డాడ్ తల్లిదండ్రుల ఉపాధి కోసం తణుకును విడిచి వెళ్ళవలసి వచ్చింది తణుకు విడిచి వెళ్ళాము ఇక్కడ కల్చర్ ఇక్కడ కాలుష్యం చాలా బాగుంటుంది కానీ మేము ఇప్పుడు వెళ్ళిన ఆ ఊరిలో అటువంటి సౌకర్యాలన్నీ కొద్దిగా తక్కువగా ఉన్నాయి అందువల్లనే నాకు తణుకు అంటే ఇష్టం తణుకులో ఊరిలో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అందుకోసమే మాకు మా ఊరు అంటే చాలా ఇష్టం